చెప్పండి ఎవరు మాట్లాడేది ఓకే ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు ఓకే ఎక్కడ్నుంచి మాట్ ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నారండీ ఓకే నా మూవీస్ అన్నీ చూస్తుంటారా మీరు నా డైలాగ్స్ అన్నీ బాగుంటాయా ఓకే రీసెంట్గా ఒక మూవీ వచ్చింది అది కూడా చూశారా రీసెంట్గా ఒక మూవీ వచ్చింది అది కూడా చూశారా ఎలా ఉంది మీరు రేటింగ్ మీరు మాకు రేటింగ్ ఇవ్వొచ్చు కదా మీలాంటి మీలాంటి ఫ్యాన్స్ దొరకడం మా అదృష్టం మీరు మాకు మూవీ రేటింగ్ ఇస్తుంటే ఎక్కువుగా అది కూడా మనకింకా చాలామంది ఉంటారు కదా ఫ్యాన్స్ వస్తారు కదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందుకే మనం అందుకే నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టాలనుకుంటున్నాను దానికి మిమ్మల్ని ఒక ఏదైనా ఒక కీ రోల్ ఇస్తాను సో దానిలో చేస్తారా మీరు ఓకే ఇంకా మనకు రాబోయే మూవీస్ కూడా నావింకా ఇప్పుడు మళ్ళీ ఒక త్రీ మూవీస్ తీస్తున్నాను ఆ మూవీస్లో కూడా మా అన్నా కొంచెం వచ్చి సెంటిమెంటల్గా ఉంటుంది కొంచెం వచ్చి రొమాంటిక్గా ఉంటాయి కొంచెం వచ్చి టెర్రిఫిక్గా ఉంటుంది నేను త్రీ మూవీస్ తీస్తున్నాను అందులో ఒకటి చూడండి మీరు చూసి నాకు చెప్పండి కన్నింగు కన్నింగ్ వచ్చి సంక్రాంతికి ఒకటొస్తుంది ఇంకొకటొచ్చి సమ్మర్లో ఒకటొస్తుంది తరువాత దసరాకొకటొస్తుంది త్రీ మూవీస్ ఉన్నాయి సో అందులో నా ఏముంది మనకు తగిన ఏదైనా కేరెక్టర వస్తే ఆ కేరెక్టర్ని బట్టి మనం అల్లుకుని పోవడమే ఆ కేరెక్టర్లో మనం ఇన్వాల్వ్ అయిపోతే మన యొక్క బెస్ట్ యాక్టింగ్ మనలో ఉన్నటువంటి నైపుణ్యం అనేది కూడా బయటికొస్తుంది అలానే నేను అన్నీ కూడా డైలాగ్సు డైలాగ్స్ చెప్పడం కానీ నేనైతే యాక్చువల్గా డైలాగ్స్ కూడా ఎప్పుడూ కూడా బట్టీపట్టను నేను డైరెక్టర్గారు చెప్పమన్న డైలాగ్స్ అన్నీ అప్పటికప్పుడే ప్రిపేర్ అయిపోయి నేను కెమేరా ముందు చెప్పేస్తాను అది దట్ ఈజ్ నాకున్నటువంటి ఒక వన్ ఆఫ్ ది వే గాడ్ ఇచ్చినటువంటి అదీ నాకున్నటువంటి ఒక వరంలాంటిది అనుకుంటున్నాను నేను

ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మీ నేమ్ ఏంటి ప్రసన్న ఎక్కడ నుంచి నెల్లూరని చెప్పారు కదా ఓకే వెరీ గుడ్ రాబోయే మూవీస్ అన్నీ చూడండి అందులో ఎలా ఉందో చెప్పండి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టినప్పుడు మీకొక కీ రోల్ ఇస్తాను దాన్ని చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తప్పకుండా తప్పకుండా అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న థ్యాంక్ యూ సో మచ్